ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పన్నెండు వేల రె పన్నెండు వేల ఐదు వందల యాభై ఆరు పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పద్దెనిమిది వేల య ఐదు వందల యాభై రెండు సెవెన్ పదిహేడు వేల రెండు వందల ముప్పై ఒకటి